నేను సందర్శించాలనుకొనే కొన్ని ఇష్టమైన స్థలాలు ఏంటంటే మన ఇండియాలో ఫేమస్ అయినా వరల్డ్ ఫేమస్ అయిన తాజ్ మహల్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తాజ్ మహల్ ని చూడాలి చూడాలి అని చాలా కోరిక అనమాట ఫస్ట్ వచ్చేసి ఇండియాలో ఉండే వరల్డ్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూసేయాలి అంటే సెవెన్ ప్లేసెస్ ఉన్నాయి కదా అన్నిటిని ఒకసారి చూసేయాలి చాలా రోజులుగా చార్మీనార్ చూడాలనుకున్నాను మళ్ళీ నేను ఎంసిఏలో ప్రాజెక్ట్ చేసేదానికి హైడ్రాబ్యాడ్కి వెళ్ళాము హైడ్రాబ్యాడ్లోనే ఉన్నాను సిక్స్ మంత్స్ అప్పుడు చార్మీనార్ని చూసాను ఆ కోరిక తీరిపోయిందనమాట తర్వాత వచ్చేసి ఆగ్రాలో ఉండే తాజ్మహల్ చూడాలి నాకు తాజ్మహల్ చూడాలని చాలా రోజులుగా ఇష్టము మా హస్బెండ్ కి కూడా చెప్తూనే ఉంటాను సరే వెళ్దాంలే కుదురితే ఈ సారి వెళ్దాంలే అని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా అయితే ఇంకా రెండు సంవత్సరాలలోపు నేను తాజ్మహల్ చూసేస్తాను అది ఇండియాలో ఉంది ఓకే మనం ఎప్పుడైనా వెళ్లొచ్చు నాకు తర్వాత ప్యారిస్లో ఉండే ఐఫిల్ టవర్ చూడాలని చాలా కోరిక అండి దాని పైకి ఎక్కి అది ఎంత ఎత్తు ఉంది ఎక్కి చూసినప్పుడు ప్యారిస్ ఎంత అందంగా ఉందో చూడాలని చాలా చాలా కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఇది నాగార్జున సినిమా ఒకటి మన్మథుడు సినిమా చూశాననమాట ఆ సినిమాలో వచ్చేసి నాగార్జున తర్వాత హీరోయిన్ సోనాలిబింద్రే వచ్చేసి వెళ్తారనమాట ఐఫిల్ టవర్ ఎక్కి చూసే చూసే ఆ వ్యూ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది ఆ మూవీ చూసినప్పటి నుంచి నాకు ప్యారిస్కి వెళ్లి ఖచ్చితంగా ఐఫిల్ టవర్ ఎక్కాలి అని చెప్పేసి తరవాత వచ్చి ఇంకా కొన్ని ఉన్నాయనమాట అంటే అవన్నీ వేరే వేరే కంట్రీ లలో ఉన్నాయి ఈ ఇది మన సుబ్రమణ్యస్వామి పెద్ద విగ్రహం ఉంది చూడండి సింగపూర్లోనో మలేషియాలోనో ఉంది అనుకుంటా మలేషియానే అనుకుంటా మలేషియాలో ఉంది కదా సుబ్రమణ్యస్వామిది పెద్ద విగ్రహం అది కూడా చూడాలని చాలా రోజులనుంచి కోరిక అది కూడా ఒక మూవీ లోనే చూశాను తమిళ్ మూవీ లో చూశాను అజిత్ కుమార్ హీరో దాంట్లో అజిత్ హీరో అనుకుంటా బిల్లా సినిమాలో బిల్లా సినిమాలో స్టార్టింగ్ లో ఒక సాంగ్లోనే ఆ విగ్రహం చూపిస్తారు చాలా సినిమాల్లో చూసున్నాను కానీ నేను అప్పుడే అప్పుడే చూసినప్పుడే అనుకున్నాను వెళ్ళాలి అక్కడికి కూడా అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఢిల్లీలో ఇండియా గేట్ చూడాలి ఎందుకంటే అది మన రాజధాని ఢిల్లీ అనమాట ఇండియా రాజధాని ఢిల్లీకి వెళ్లాలని చాలా రోజులనుంచి కోరిక ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి గేట్ చూశానంటే ఇండియా గేట్ చూసేశానంటే పక్కనే ఆగ్రా కాబట్టి ఆగ్రాకి వెళ్లి తాజ్మహల్ని చూడాలని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ ఇండియాలోపే ఉన్నాయి వేరే వేరే కంట్రీ లో ఉండేది కొంచెం వెళ్ళడానికి కష్టమే ఎందుకంటే అంత బడ్జెట్ లేదు మనకి కానీ నేను ఎలాగైనా ప్యారిస్కి వెళ్లి ఐఫిల్ టవర్ మాత్రం ఎక్కేయాలండీ అదొక కోరిక ఉంది తర్వాత దేవుడిది చూడాలంటే ఇంకా మలేషియాకు వెళ్లి ఆ విగ్రహం దేవుడి విగ్రహం చూ చూడాలని చెప్పేసి ఇలాగా కొన్ని స్థలాలు ఉన్నాయనమాట మళ్ళి ఈజిప్ట్కి వెళ్లి పిరమిడ్స్ అన్ని చూడాలనిచెప్పేసి ఈజిప్ట్ ఎంత దూరముందండి ప్యారిస్ అయినా ఇంకా నా ఫ్రెండ్ ఒక ఒక అమ్మాయి వచ్చి యుఎస్లో ఉంది వెళ్ళచ్చు మేబీ తను రమ్మని చెప్తే కానీ ఈజిప్ట్ వెళ్లి పిరమిడ్స్ చూడాలంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాను నా సేవింగ్స్ అన్నీ ఎత్తిపెట్టుకోనైనా మా హస్బెండ్ తీసుకుని ఎలాగో నేను చనిపోయే లోపల ఈ ప్లే నేను అనుకున్న ప్లేసులన్నీ ఒకసారి విసిట్ చేసి వచ్చేయాలన్నదే అండి నా కోరిక ఏవంటే ప్యారిస్ ఐఫిల్ టవర్ తర్వాత వచ్చేసి మలేషియాలో ఉన్న సుబ్రమణ్యస్వామి విగ్రహం తర్వాత వచ్చేసి ఈజిప్ట్లో పిరమిడ్స్ చూడాలి ఎందుకంటే మమ్మీ సినిమా నుంచే చిన్నప్పుడు మమ్మీ మూవీ ఎప్పుడు వెళ్లి థియేటర్ లో మా అమ్మ వాళ్ళతో మా తమ్ముడోళ్లతో వెళ్లి చూశాను ఈజిప్ట్లో ఆ పిరమిడ్స్ అన్నీ ఒకసారి చూడాలి ఎలా ఎంత హైట్ ఉంటుంది ఎంత బాగుంటుంది అని చూడాలి అని కోరిక అది తర్వాత వచ్చేసి తాజ్మహల్ తాజ్మహల్ ఇండియా గేట్ ఐఫిల్ టవర్ దేవుడి విగ్రహం మలేషియాలో సుబ్రమణ్యస్వామి విగ్రహము ఈజిప్ట్లో పిరమిడ్స్ ఇవన్నీ ఖచ్చితంగా నేను చనిపోయే లోపల ఎలాగైనా చూసేయాలని నా కోరిక అండి